తెలుగు సమాజంలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఇంటి చిట్కాలను అనుసరిస్తారు వాటిలో నాకు తెలిసినవి దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే పసుపు అండ్ ఉప్పు ఉల్లిపాయ ద దంచి వాటిని తినడం వలన దగ్గు అనేది రాకుండా ఉంటుంది అంతేకాకుండా ఉత్త ద్ ఉ ఉప్పు దగ్గు ఎక్కువయినప్పుడు ఉప్పు తినడం వలన కూడా ఆ దగ్గు అనేది తగ్గుతుంది అంతేకాకుండా న్యాచురల్గా దొరికేటువంటి కరివేపాకు వీటన్నిటినీ కరివేపాకు పచ్చిది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేకూరుతుంది